చెప్పు ఏం చేస్తున్నారండి అవునండి ఏంటండీ ఏం వస్తుందండి అహా అవునా అండి దేనికండి ఆ సురక్ష అన్నది ఇంటికొచ్చి చేస్తారా అండి అవన్నీ ఆహ వాల్లే ఇంటికి వ ఇంటికి వచ్చేస్తారండి అవునా అండి సరే అండి మళ్ళీ కలుస్తాను అండి